తెలంగాణలో క్రీడకు సంబంధించి పౌరులు చాలా ఆసక్తి చూపిస్తారు తెలంగాణలో ఉదాహరణకి ఆరోగ్యం ఉండి క్రీడ క్రీడకు సంబంధించి తెలంగాణలో చాలా ఆసక్తి చూపిస్తారు క్రికెట్ కానివ్వండి ఏదైనా క్రీడ కానివ్వండి పౌరులలో తెలంగాణకు చాలా ఆసక్తి చూపిస్తారు వాటిని అబి అభివృద్ధి చేస్తారు ఉదాహరణకి క్రికెట్లో కానివ్వండి పౌరులకి క్రికెట్ కిట్ను అందించడం వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ ఆరోగ్యాన్ని ఇంకా వాళ్ళ ఫిట్నెస్ని చూసుకోవడం ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలలో తెలంగాణ చాలా ఆసక్తిగా ఉంటుంది అలాగే శరీర కొవ్వుని తగ్గించడంలో కూడా తెలంగాణ క్రీడారంగంలో పౌరులకు

క్రీడారంగానికి సంబంధించి క్రికెట్ కానివ్వండి వేరే ఏదైనా క్రీడ కానీ కానివ్వండి ఆరోగ్య రంగంలో మాత్రం తెలంగాణ ఇప్పటికీ వెనుకాడదు వైద్యం చేయడానికి ఆరోగ్యానికి సంబంధించింది శరీర కొవ్వుని తగ్గించడానికి జీవన శైలి ఇంకా ఫిట్నెస్కి సంబంధించి కూడా తెలంగాణ ముందుకు ఉంటుంది కాబట్టి తెలంగాణలో క్రీడకు సంభందించి క్రీడారంగంలో పౌరులకు ఎలా ఎటువంటి తక్కువ లేదు ఆరోగ్యానికి సంబంధించి ఫిట్నెస్కు సంబంధించి వైద్యానికి సంబంధించి తెలంగాణ క్రీడ ఎప్పుడు ముందు ఉంటుంది ఒక క్రీడాకారుడుగా ఒక క్రీడాకారుడుగా చాలా ఫిట్నెస్ ఇంకా ఆరోగ్యం చాలా అవసరం ఫిట్నెస్గా ఉండటం ఇంకా వైద్య రంగంలో క్రీడాకారుడు చాలా అవసరం కాబట్టి క్రీడలో ఆరోగ్యం చాలా అవసరం ఎందుకంటే ఫిట్నెస్గా ఉంటేనే మనం ఆట చాలా పర్ఫెక్ట్గా అడగలుగుతాం సో అందుకని తెలంగాణలో క్రీడకు సంబంధించిన పౌరులలో ఆరోగ్యం సంక్షేపాలు సంక్షేపాలు చాలా ఉన్నాయ్